ఐస్ క్రీమ్ ఇక్కడ దొరుకుతుందా అండి నాకు వెనీలా పోలార్ బీ పోలార్ బీర్ ఐస్ క్రీమ్ కావాలి దీని రేట్ ఎంత ఉంటుంది నా వెనీలాలో పోలార్ బీర్ కావాలి రెండు కావాలి

అంటే క్వాంటి క్వాంటిటీ కొన్ని చిన్నవి పెద్దవి కొన్ని చిన్నవి అవుతాయి

వెనీలా టూ హండ్రెడ్ అయితే నాకు పోలార్ బీర్ పోలార్ బీర్ కావాలి ఇది ఓ ఎలా అంటే తినడానికి ఇట్లా స్టిక్స్ కానీ ఇట్లా కప్పు

వెనీల అయితే స్పూన్తోని వెనీలా స్పూన్తోని

ఇప్పుడు ప్రైస్ అయితే ఎంత అండి దానిది క్వాంటిటీ బట్టి టూ హండ్రెడ్ ఒక ప్రైస్ ఎంత ఉంటుంది ఈ రెండింటికి ప్రైస్

ఓకే అండి ఇంకా ఇంకా ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మీ దగ్గర

ఉందా కొన్ని అంటే క్వాంటిటీ కొన్ని పెద్దవి

ఓకే అండి ఓకే అండి నేను పోలార్ బీర్ అది వెనిలా అది ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ